మీరు ఆధార్ కార్డుకు దరఖాస్తు ఎక్కడ చేసుకుంటారు ఎక్కడ చేసుకోవాలి మేమ్ మేము ఆధార్ కార్డుని మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవచ్చు ఆధార్ కార్డుని దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన పత్రాలు బ్యాంక్ రేషన్ కార్డు టెన్త్ మార్క్ లిస్టు ఫోటో పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకొని మీసేవా కేంద్రానికి టెన్త్ మార్క్ లిస్టు తీసుకొని జిరాక్స్లు తీసుకొని మీసేవా కేంద్రానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి

చేసుకున్న య తరువాత మీకు వారానికి ఆధార్ కార్డు ఇవ్వబడను